మహాత్మా గాంధీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ రాజారామ్ మోహన్ రాయ్ మదర్ తెెరీసా ఏపీజే అబ్దుల్ కలాం కాళిదాసు రవీంద్రనాథ్ ఠాగూర్ లతా మంగేష్కర్ చానక్య సచిన్ టెండుల్కర్ మేరీ కోమ్ మార్టన్ లూదర్ కింగ్ నెల్సన్ మండేల మొదలగు వారి పేర్లు చరిత్రలో లిఖంపబడదగినవి